రేయ్ కృపా బావా ఉద్యోగం వచ్చింది బావ ఏందిరా రే ఇంత కాలం నుంచి వేచి వేచి ఉన్నందుకు ఎలాగోలా దేవుని దయ వల్ల వచ్చింది అనుకో కానీ పాన్ కార్డ్ కావాలి అంట బావ ఎందుకంటే నాకు పాన్ కార్డ్ లేదు పాన్ కార్డ్ ఎలా పెట్టుకోవాలి ఏంటిది టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ను ఆధార్ జిరాక్సా

రేషన్ కార్డ్ ఇవేమీ అక్కర్లేదుగా ఎన్నిరోజుల్లో వస్తుంది బావా పదిహేను రోజులు పడుతుందా పదిహేను రోజులు అంటే వాళ్ళు జాయిన్ అవ్వమన్నారు కాదా సరే సార్తో చెపుతాను సర్ ఇట్లా పదిరోజులు పట్టింది అంటా అప్పుడు ఎట్లా సబ్మిట్ చేస్తాను అని చెబుతాలే సరే బావ ఇంకేమి సంగతులు మరి ఆధారు పదిహేను రోజుల కంటే ముందే రావాలి అంటే కాపీ ఇస్తారా ఓకే మామూలు ఒర్జినల్ అయితే పదిహేను రోజుల తరువాత వస్తుంది అంతేనే ప్రస్తుతానికి కాపీ వస్తుంది కాపీ వస్తే చాలులే అంటే వాళ్ళు మనకు చూపించడానికేలే సార్ వాళ్ళకి మనము చూపిస్తే జాబ్లో మళ్ళీ మనకి పదిహేను రోజులు అంటే వాళ్ళు ఆల్రడీ ఒక ఐదారు రోజుల్లో జాయిన్ అవ్వమన్నారు సీజనప్ అంటే ఇస్తారా ఓకే ఓకే చేయాలి అనుకుంటే కాపీ అయితే చాలు ఇంకా అంతకంటే ఇంకేం కావాలి కానీ పార్టీ పార్టీ ఇస్తాను లేవయ్యా ముందు ఆ జాబ్లో వెళ్ళి నన్ను వెళ్ళిన తరువాత ముందు నువ్వు ఆధార్ కార్డు నువ్వు వస్తే వెళ్ళి ఆధార్ కార్డ్ దిగేసి వద్దాము చీ ఆధార్ కార్డ్ అంటున్నాను పాన్ కార్డ్ బావా సరే సరే ఆ ఉద్యోగం వచ్చిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదులే బావ సరే సరే బావ ఇంకేంటి సరే ఉంటాను